తెలుగు భాష దక్షిణ భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లోని భాషల అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది ఇది సామాజిక సాంస్కృతిక భాషాపరమైన పరస్పర క్రియ ద్వారా జరుగుతుంది ద్రావిడ భాషలపై ప్రభావం తెలుగు ద్రావిడ కుటుంబానికి చెందిన భాష అయినప్పటికీ దాని గుణగణాలు తమిళం కన్నడ మలయాళం వంటి భాషలతో కొంత భిన్నంగా ఉన్నాయి అయితే ఈ భాషల మధ్య అనేక పరస్పర మార్పిడి జరిగింది కన్నడ తెలుగు ప్రభావం ప్రాచీన కాలంలో తెలుగు మరియు కన్నడ మధ్య పరస్పర భాషా సంపర్కం బలంగా ఉండేది చాలా మంది తెలుగు కవులు విజయనగర రాజుల ఆశ్రయామాన్ని పొందారు దీనివల్ల కన్నడంలో తెలుగు పదాలు ప్రవేశించాయి అలాగే తెలుగు కూడా కొన్ని కన్నడ పదాలను స్వీకరించింది తమిళం తెలుగు సంబంధం తెలుగు తూర్పు చాళుక్యుల కాలంలో తమిళ సాహిత్య ప్రభావం కూడా కనిపించింది తమిళ భాష నుంచి కొన్ని పదాలు కవిత శైలులు తెలుగులోకి వచ్చాయి కొన్ని ప్రాంతాలలో తెలుగులో ఉపయోగించబడ్డాయి కొన్ని మ తమిళ నుడికారు పదాలు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లోని తెలుగులో ఉపయోగించబడ్డాయి